హలో నమస్కారం అండి నేను వినీత్ వాళ్ళ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను అది ఏమి లేదండి మంచి పని చేశాడు మీ మీ ఆయన ఆయన లాస్ట్ కాలేజ్ ఫెస్ట్లో స సి సింగ్ చేశారు అంటే సంగీతం పాడారు నేను దానికి చాలా ఇంప్రెస్ అయ్యాను సో ఫర్దర్గా ఆయనకు మంచి భవిష్యత్తు ఉండడానికి పెద్ద స్టేజ్కి తీసుకు వెళ్ళాలని అనుకుంటున్నాను దానికి మీరు మీరు ఏమి అనుకుంటున్నారో చెప్తారా కొంచెం అవును అదే అందుకని ఆయన మంచి భవిష్యత్తు ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నాను మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా తల్లిదండ్రుల లాగా మీక్ మీ మీ పర్మిషన్ లేనిది మేము అయితే ఏము చేయలేము కదా అది అది తల్లిదం అది మీ తల్లిదండ్రుల లాగా అది మీ బాధ్యత మరియు అది మంచి ఒపీనియన్ కూడా అయితే మా స్కూల్లో ఇంకా శాస్త్రీయ సంగీతంలాంటివి ఎన్నో ఎన్నో కాన్సెర్ట్స్ ఉన్నాయి అవి దాంట్లో కూడా ట్రైనింగ్ ఇస్తే రేపటి రోజు ఆయన మంచి పొజిషన్లో ఉంటాడని అనుకుంటున్నాము సో దానికి కొంచం ఫీజు కట్టాలి సో అట్లా ఫీజు కట్టడం ద్వారా మేము మంచి ట్రైనింగ్ ఇచ్చి రేపటి రోజు ఏదైన ఆడీషన్స్కి కూడా పంపించగలుగుతాం ఓకే అండి ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే ఏ ఏ కొడుకు అయిన అభివృద్ధి చెందుతాడు అండి సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఉంటే అవునండి అందుకే మీరు స మీరు సహకరిస్తే ఆయన ఒక మంచి స్టేజ్లో ఒక మంచి ప్రొఫెషనల్ సింగర్గా అవుతాడని మా అభిప్రాయం మీలాంటి ఆదర్శ మీలాంటి ఆదర్శ తల్లిదండ్రులు ఉంటే ఎవరన్న ఏ కొడుకు అయిన మంచి స్థాయిలో ఉంటాడు అండి అందుకని మీరు సహకరించండి మా ఉపాధ్యాయులలాగా ఉపాధ్యాయులలాగా మాకు కూడా బాధ్యత ఉంటుంది కదండి పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలని సో మీరు కూడా కొంచం మగ్గు చూపిస్తే ఆయన ఒక మంచి స్టేజ్లో మనం చూడగలుగుతాం రేపటి రోజులలో ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ సింగర్ అయ్యి ఏదో మూవీస్లో అయిన దేంట్లో అయిన పాడగలుగుతాడు ఒక మంచి ఎక్స్పీస్ బాలసుబ్రమణ్యం లాగా కూడా అవుతుండని మా అభిప్రాయం ఓకే అండి మీరు ఒకసారి స్కూల్కి రండి న స్కూల్కి వచ్చి నన్ను సంప్రదించండి మీకు అన్నీ క్లియర్గా చెప్తాం అండి ధన్యవాదములు ఓకే అండి